మా వంటింటిలో మరుగుదొడ్లో ఎలుకల బెడద అంటే మేము అయితే మామూలుగా ఇది సంబంధించిన కోడిగుడ్లది సంబంధించినది పెడతాం ఖాళీ కోడిగుడ్డు డిప్పా అని లేదంటే మన హిట్ కొట్టడం లాంటివి ఎక్కువగా వాడతాం సో తద్వారా మాకు బొద్దింకల బెడద పెద్ద ఎక్కువగా ఉండదు ముందుగా మేము ఎక్కువగా క్లీన్ చేసుకుంటూ ఉంటాం మొత్తం ప్రతిసారి ఎక్కువగా శుభ్రం చేసుకుంటూ ఉంటాం కాబట్టి పెద్దగా అటువంటిది ఇబ్బంది మాకు ఉండదు